ఎప్పుడైనా ఒక్కసారైనా తోకచుక్కను చుసినారా అంటే అవును మన పూర్వము నుండి ఈ ఆచారాన్ని అనుసరిస్తూనే వస్తున్నాం ఎందుకు అంటే ఈ అనుభవం మాటలలో చెప్పలేనిది ఎప్పుడు నుంచి అంటే మన అవ్వా తాతల కాలం నుండి ఈ ఆచరణ వస్తుంది కాబట్టి ఈ తోకచుక్క గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా అంటే చాలా ఉంది ఎప్పుడైనా ఒక్కసారైనా తోకచుక్కను చుసినారే అంటే అవును నేను అయిదో తరగతి నుండి ఆరో తరగతి చదివే మధ్యలో ఒకసారి తోకచుక్కను చూసినా ఎందుకోసము అంటే మనము పూర్వము నుండి ఇది ఎట్లా తెలుసుకోవాల్సిన విషయం తోకచుక్క అంటే ఏంది అవ్వా తాతల ఆచారం నుండి వస్తుంది కాబట్టి అవ్వని తాతని లేదా మన ముత్తాతని అవ్వని వాళ్ళ వీళ్ళని మన తెలిసిన ఊరిలో పెద్దలనిగాని అడిగి ఏంటి తోకచుక్క అంటే ఈ విషయం మనం తెలుసుకోవాలి నేను చాల సందర్భంలో ఇది దీని గురించి తెలుసుకోవాలని అనుకున్నా కానీ నాకు అప్పుడు అవగాహన లేక అది ఏంటో తెలియాలని తోకచుక్క అంటే ఏం లేదు ఇది ఒక పోల్స్టార్ నక్షత్రంలో ఆకాశం నుండి వెలువడే ఈ చుక్క భూమికి దగ్గరొస్తుంది అంటే మనం ఏం అనుకుంటాం అంటే భూమి మీద పడుతుంది ఈ చుక్క అని అనుకుంటాం కానీ ఇది చుక్క భూమి మీద ఏం పడదు భూమికి చాలా అంటే చాలా దగ్గర వచ్చి భూమికి అనుసంధానంగా వచ్చింది కాబట్టి మనము తోకచుక్క కింద పడుతుందా అని అంటే ఈ అనుభవం ఇంకెట్లా ఉంటది అంటే మాటలలో చెప్పలేనిది అది ఏదో నక్షతరము భూమి సూర్యుడిని చంద్రుని కంటే చాలా పెద్దది స్పేస్ నుంచి పదహారువందల వేల కిలోమీటర్ల దూరం అవుతల చుక్కలు ఉంటాయి శాస్త్రవేత్తలు వీళ్ళ గురించి చాలా అంటే చాలా అధ్యయనం చేసి చాలా సందర్భాల్లో చెప్పేరు ఈ తోకచుక్క ఏంటి ఎట్లా పడుతుంది అంటే దీని వల్ల ఏమైనా లాభాలు ఉంటాయి మనం అనుకుంటాం ఎట్లా అంటే కోరికలు కోరుకునేవి నెరవేరుతాయి ఇది తోకచుక్క ఉల్క ప్రాంతం అనేది డెన్మార్క్లో ఒక ప్రదేశం అక్కడ జన్మించిన శాస్త్రవేత్త డెన్మార్క్ తోకచుక్కల మీద చాలా అధ్యయనం చేసిండు ఎందుకంటే ఏందీ ఈ తోకచుక్క ఎప్పుడన్నా కనిపించిందా దీనివల్ల అంటే తోకచుక్క గురించి ఆ శాస్త్రవేత్త చెప్పిందే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం పోల్స్టారు పంతొమ్మిది వందల తొంభైరెండులో ఈ డెన్మార్క్ శాత్రవేత్త పోల్స్టార్ గురించి చెప్పిండు అంటే భూమికి చాలా అనుసంధానంగా దగ్గర వచ్చి భూమి మీద పడనీకి పోయి ఆగిపోతూ ఉంటుంది మనం దాని అప్పుడు ఏం అనుకుంటాము దాని కంటే అది తొక్క పడుతుంది మనము మొక్కుకోవాలి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ మొక్కుకుంటే అని మనకు గుడ్డి నమ్మకం ఎందుకు అంటే మన అవ్వాతాతల నుండి పూర్వము నుండి ఈ ఆచారం వస్తుంది కాబట్టి మనం మొక్కుకోడానికి ఎళుతుంటాం మనం ఎట్లా అంటే సైన్సుని నమ్మం ఊర్లలో ఎవరైనా అవ్వాతాతలు ఊర్లలో టెక్నాలజీ ఎట్లాగో డెవలప్ కాలేదు కాబట్టి అవ్వాతాత అయినా ఏదైనా గుడ్డిగా నమ్ముతారు దేవర్లు దయ్యాలు ఇట్లా అంటే పోల్స్టార్ అనేది కూడా దాంట్లో ఒక భాగమే అంతే ఎందుకంటే రెండువేల ఇరవైరెండులో డెన్మార్క్లో ఒక ప్రదేశంలో ఈ చుక్క పడ్డదని అప్పటి శాస్త్రవేత్తలు లయన్ డైర్ అండ్ థామసు జాన్సన్ చెప్పిన్రు ఎందుకంటే ఈ చుక్క ఏంటి అంటే చుక్క పడడం అంటే మన ప్రపంచాన్ని మింగేయడం అంత పెద్దగా ఉంటుంది అంటే మన సూర్యుడి కంటే భూమి ఎట్లా అంటే వంద రెట్లు చాలా చిన్నది అంటే సూర్యుడి కన్నా మూడు రెట్లు ఆ నక్షత్రం పెద్దది అంటే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్దగా ఉంటుందో ఎంత ఉంటుందో అలాంటిది మన భూమి మీద పడుతుందని మనం ఎట్లా అనుకుంటాం అని శాస్త్రవేత్తలు చాలా అంటే చాలా అధ్యయనం చేసిండ్రు ఈ తోకచుక్క గురించి అప్పుడు తెలిసింది ఏంటంటే ఇది తోకచుక్క కాదు ఇది ఒక పోల్స్టార్ ఇది భూమికి చాలా అంటే చాలా దగ్గిరకి వస్తది కాబ్బటి మనం ఏం అనుకుంటాం అంటే అలా నమ్మి అప్పటి నుంచి ఆచరణ జరుగుతుంది కాబట్టి అలా అనుకుంటున్నాం లేకపోతే ఎన్నో సందర్భాల్లో దీని గురించి చాలా అంటే చాలా చర్చగా జరిగింది నేను కూడా ఎయితు నైన్తులో ఉన్నపుడు ఈ తోకచుక్క గురించి మన పుస్తకాల్లో చదివినాం కాబట్టి దీని గురించి చాలాసార్లు అడిగినా మన పూర్వీకులను అడిగిన ఈ తోక చుక్క గురించి చెప్తారు ఎందుకంటే మనము చాలా సార్లు అనుకుంటాం ఊర్లల్లో మన పూర్వీకులను గానీ మన అవ్వాతాతలను గానీ అడిగితే అప్పుడు చెప్తారు ఈ తోకచుక్క అంటే ఏంటి దీని వల్ల ఏమన్నా జరుగుతుందా అట్లా ఇట్లా అని చాలాసార్లు అన్నప్పుడు మన అవ్వాతాత ఏం చెప్తారు అది మన దేవుళ్ళు దేవతలతో సమానం అది పడ్డేటప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకుంటే బలంగా జరుగుతుంది అని వాళ్ళకు గుడ్డి నమ్మకం కానీ శాస్త్రవేత్తలు ఏం చెబుతారు అది తోకచుక్క కాదు అది ఒక పోల్స్టార్ అది భూమికి చాలా అంటే చాలా దగ్గిరకి వస్తుంది కాబట్టి ఈ సైన్సులు ఈ మార్పులు సహజము అని మన సైన్సుకు తెలుసు కానీ ఊర్లలో ఉండే అవ్వాతాతలకు వాళ్లకు వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఒక నమ్మకం దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది లేదని తెలియక కాకపోయినా అది ఒక అమ్మకం అది పురాతనకాలం నుంచి వస్తుంది కాబట్టి అది మనం అట్లా అనుకుంటాం దాని వల్ల